మేము ఆచరించే మతం హిందూ మతం మా మతానికి సంబంధించి ఏదైన మతపరమైన పండుగలు ఉన్నాయి అంటే అది వినాయక చవితి మరియు దీపావళి దసరా ఉగాది ఇలాంటి పండుగలను మేము ఆచరించే పండుగలు మా మతం ఆచరించేటటువంటి పండుగలుగా మనం చెప్పుకుంటాం అయితే ఇవి మా మతపరమైన ముఖ్యమైన చారిత్రక సంఘటనలుగా ఈ పండుగలకు ఆచారాలకు చారిత్రక కట్టడాలుగా మనం చెప్పుకోవచ్చు